నేను నా చేతి పనుల దవా చేతి ద చేతి ద్వారా బుట్టలు అల్లడం మా చుట్టు ప్రక్కల ప్రాంతాలకు వాటిని అమ్మడం సోషల్ మీడియా ద్వారా దాన్ని నేను ఇంకా పాపులర్ చేయడం జరుగుతూ ఉంది ఇది నేను నా స్వయానా చేసాను